మా పల్లె సమూహాల్లో సాంస్కృతిక నృత్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాట బుర్రకథ థింసా డ్యాన్స్ ఇంకా పేరిణి నాటకం ఇలాంటివి కూడా సాంస్కృతిక నృత్యంలో ఒక భాగం ఇందులో ముఖ్యంగా థింసా డ్యాన్స్ అనేది లంబసింగి ప్రాంతంలో గిరిజనులు వేసే డ్యాన్స్ ఇది మనము చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పల్లె సమూహాల్లో తీసుకున్నట్లయితే తోలుబొమ్మలాట అనేది జానపద గీతాలు పాడుతు ఒక రకమైన బొమ్మలతో ఆడిస్తూ చేస్తూ ఉంటారు ఇంకొకటి కోలాటం ఇది దేవుడి పాటలకు సంబంధించి భక్తులందరు కోలాటాలాడుతు కర్రలతో ఒక రకమైన సౌండు చేస్తు చాలా బాగా పాల్గొంటారు